ప్రస్తుతం పాఠశాలలో పిల్లలకి కావలసిన సాంస్కృతిక సాంప్రదాయాల గురించి పుస్తకాలలో ఇవ్వడం జరుగుతుంది మరియు విద్యా వ్యవస్థలో స్థానిక పరిజ్ఞానాన్ని గూడా ఇస్తున్నారు పిల్లలు ఎలా ఉండాలి ఎలా పండుగలు జరుపుకునేవారు అప్పట్లో ఇప్పుడు ఎలా ఉంటున్నాయి ఎలా ఉండాలి అనేశి పుస్తకాలలో ఇవ్వడం జరుగుతుంది మరియు పూర్వం పల్లెటూరులో ఉండే చరిత్రను కూడా పుస్తకాలలో ఇవ్వడం జరుగుతుంది పూర్వం మనుషులు ఎలా అయితే హింసింపబడ్డారో మరియు వారి చరిత్ర గురించి కూడా పుస్తకాల్లో ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి తెలియని సాంస్కృతిక మరియు కొత్త కొత్త విషయాలని తెలుపుతున్నాయి పుస్తకాలలో ఇవ్వడం జరుగుతుంది